చెప్పండి మేడం చెప్పండి చెప్పండి అమ్మా రండి కూర్చోండి

అదే ఏ క్లాసులో జాయిన్ చేస్తారండి పాపని ఫిఫ్త్ క్లాస్ అండి జాయిన్ చేపించండి ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నదండి అక్కడ మీరు ఇంక తెలుగు మీడియం అనుకోనక్కరలేదు మీకు నచ్చితే ఇంగ్లీష్ మీడియంలో కూడా జాయిన్ చేసుకోవచ్చు అండీ ఇక్కడ మీ అమ్మాయికి మొత్తం పుస్తకాల నుంచి బ్యాగులు బట్టలు మొత్తం అన్నీ మేము ఇస్తాము కుట్టించుకోవడానికి కూడా అమౌంట్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ చాలా బాగుంటుంది అమ్మ ఇప్పుడు మీరు భోజనానికి ఇంటికి తీసుకెళ్లడం లేదంటే ఇంటికాడ నుంచి పంపడం అలాంటివి ఏం చేయక్కర్లేదు ఎందుకంటే ఇది వరకు కట్ల కాదు ఇప్పుడు చాలా బాగుంటుంది భోజనం ఎందుకంటే మా టీచర్లు కూడా ఇక్కడే తింటున్నారు మీరు ఆటో పెట్టుకోవటం బెటర్ అండి ఎందుకంటే బస్ ఉన్నది అండి అది ఏంటంటే ఆర్టీసీ వాడు పొద్దున్న సాయంత్రం బడి బస్ అనేది ఒకటి తిప్పుతాడు గమ్యం ఏంటంటే చిన్నపిల్ల కాబట్టి వాళ్లకు తెలీదు ఎక్కడ ఎక్కాలి ఎక్కినప్పుడు మీరు ఎక్కించిన ఇక్కడ స్కూల్ కాడ బస్ డ్రైవర్ దింపుతాడు కాని మళ్ళీ ఎక్కినప్పుడు అదే బస్ అమ్మాయి ఎలాగా ఎక్కుతాదో మనకు తెలీదు చెప్పలేం కదండి అక్కడ ఎక్కినా మళ్ళీ ఎక్కడ దిగాలో అమ్మాయికి తెలీదు

అదే అనుకుంటున్న మీ ఆటో పెట్టుకోవటమే బాగుంటుంది మరి మీలాగే ప్రతి అమ్మాయిలకి సంభందించి అమ్మాయిల ఆటలపోటీలు ఇక్కడే కాదు అక్కడ కొన్ని ఆటల పోటీలకు కూడా పంపుతాము బయటికి బయటికి కూడా ఆటలపోటీలు కబడి అని రన్నింగ్ అని ఇంకా చాలా ఉన్నాయి మీరు అటల గురించి కానీ వీటి గురించి కానీ కంగారుపడనక్కర్లేదు మంచి మంచి సౌకర్యాలు అన్నీ ఉన్నాయండి అక్కడ మీ పాప చదువుకుంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే తర్వాత ముందు ముందు చాలా బాగుంటుంది గౌ ప్రవేట్ స్కూల్కి సమయం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అంతకంటే ఎక్కువ అయితే ఇక్కడ చెప్తారమ్మా జాయిన్ చేస్తారండి ఇక్కడ సరే సరే అండి